నాకు తెలిసిన ఒక స్నేహితుడు తను నగరంలో ఉండడం వల్ల ఒక క్యాబ్ సర్వీసుని స్టార్ట్ చెయ్యాలని మొదలుపెట్టాడు మొదట్లో ఓ నాలుగైదు క్యాబులు తిప్పేవాడు అలాగా కానీ అది ఎక్కువగా ఎవరికీ తెలియకపోవడంతో దగ్గర ఉన్న వాళ్ళతో అలా అలా అంతగా ఎక్కువగా అభివృద్ధి పొందలేదు తరువాత కొన్ని రోజులకి తను ఎలా అభివృద్ధి చెందాడంటే వాడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో డీల్ వాళ్లతో కలిసి ఒక క్రొత్త యాప్ని డిజైన్ చేశాడు ఆ యాప్ ద్వారా వాళ్ళు మనం ఇప్పుడు ప్రస్తుతం ఊబర్ అలాగా కొన్ని కొద్ది పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నట్టు ఊబోర్ ఓలా ఇలాగా ఇటువంటి వీటిని వాళ్ళలాగా క్రొత్త యాప్ను తను సొంతంగా ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా క్రియేట్ చేసి వాళ్ళందరినీ ఒక నలుగురైదుగురిని కొంత మందిని పెట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చూసి ఒక క్రొత్త యాప్ను డిజైన్ చేసి ఆ క్యాబ్ సర్వీసులన్నీ ఇతను క్రొత్తగా సొంతంగా తన సొంత ఊరిలో ఉన్న ఆ సిటీకి కొత్తగా ఒక యాప్ డిజైన్ చేశాడు ఈ రకంగా ఆ అబ్బాయి ఈ టెక్నాలజీని వాడుకుని అలాగే క్రొత్త క్రొత్త సీట్లను వాడుకుని అభివృద్ధి చెంది అలా పైకి ఎదిగాడు అలాగే మరి ఒక రకంగా ఇంకొక స్నేహితుడయితే వాడు ఎడిటింగ్ నేర్చుకున్నాడు ఎడిటింగ్ ఆన్లైన్లో యూట్యూబ్లో అనేకమైన ఫ్రీ ఫ్రీగా చెప్తుంటే ఏదో ఒకలాగా కష్టపడి అనేక వీడియోలు చూసి కొన్ని కోర్సులు చేసి గ్రాఫికల్ డిజైనింగ్ లాంటి వీడియోలు నేర్చుకుని ఆ ప పనిని నేర్చుకుని తన సొంతంగా ఆన్లైన్లో ఫ్రేముల కంపెనీతో ఆన్లైన్లో ఫ్రేములు చేస్తానని ఒక ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసి తరువాత యూట్యూబ్లో కూడా క్రియేట్ చేసి ఈ రోజున తను ఇంటి దగ్గర నుండే ఎంతో రాబడి సంపాదిస్తూ ఉన్నాడు ఈ రకంగా ఆ అబ్బాయి ఎంతో అభివృద్ధి చెంది ఉన్నాడు ఈ రకంగా ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానల్ అని గ్రాఫికల్ డిజైన్ అని ఇటువంటి కొత్త కొత్త టెక్నాలజీలు నేర్చుకుని ప్రజలు ఇంటి నుండే డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు